హలో అదే అండి కొళాయిలు కారిపోతున్నాయి అండి పైన ఉంటుంది అండి మూడు అండి

అవుతుంది అండి

ఒక ఫ్లోర్లో అండి రెండో ఫ్లోర్లో బ్లాక్ అయినట్టు ఉందండి

అలాగే అండి

అవునండి పూర్ణా అలాగే అండి వాటికి ఎంత అవుతుంది చెప్తే మేము చూసుకుంటాం అండి సరే అండి

అలాగే అండి సరే